చెప్ జిఎస్టి రీఫండ్ ప్రాసెసింగ్లో జాప్యాన్ని ఎదుర్కొంటున్న చిన్న తరహా తయారుదారిక మరియు పరిష్కారం కోసం సమస్యలు తీరివత్తంగా చేయాలనుకుంటున్నారు రీఫండ్ ప్రాసెస్లన్ని వివరిస్తూ వేగవంతమైన పరిష్కరాన్ని అర్థిస్తూ మీరు జిఎస్టి శాకకు అధికారిక ఫిర్యాదును రుపొందించినట్లు నటించండి అంటే జిఎస్టి వలన మనకి చాలా సమస్యలు ఉంటాయి జిఎస్టిలు అన్నింటి పైన వేస్తారు జిఎస్టి లేకుండా ఇప్పట్లో ఏది రాదు ప్రతి చిన్న వస్తువు పైన జిఎస్టి కట్టవలసిందే జిఎస్టిలు ప్రతిదానికి ఉంటాయి కొన్ని వాటికైతే ఎక్కువగా వేస్తారు ఉద్యోగంలో జీతాలకు కూడా జిఎస్టీలు ఉంటాయి